పిల్లలు వారి ఖాళీ సమయంలో ఆటలు గ్రౌండ్కు వెళ్ళి ముఖ్యంగా ఆడుకుంటారు తర్వాత ఖాళీ సమయంలో సినిమాలకి వెళ్తారు ఇంకా క్యారమ్స్ ఆడుకుంటారు చెస్సు ఇలా చీటీలు వేసే ఆటలు ఇంకా పిల్లలు వాళ్ళ ఆటలతో ఇంకా బీచ్చులకి వెళ్ళడము ఫ్రెం స్నేహితుల తోటి కబుర్లు చెప్పుకోవడం వాళ్ళతో బీచ్లు గుళ్ళు ఇట్ల రోడ్ సైడ్ చాటింగు అవన్నీ చేస్తు ఉంటారు ఫోన్లు తీసుకుని ఆడుతు ఉంటారు వాటిలలో గేమ్స్ అవి వస్తు ఉంటాయి అవి ఆడుకుంతు ఉంటారు ఖాళీ సమయాలలో మాల్స్కి వెళ్ళడము ఇట్లా వాళ్ళ స్నేహితులతో తిరుగుతు ఉంటారు గుళ్ళు గోపురాలు అంతా ఈత కొడతారు ఇంకా ఆదివారాలు అలా వచ్చినప్పుడు సమ సమయం దొరికినప్పుడు ఈత కొడతారు ఇంకా గుళ్ళు వెళతారు సంగీతం నేర్చుకుంటారు ఇంకా ఈ ఇన్స్టుమెంట్స్ ఉంటాయి కదా మ్యూజిక్ ఇన్స్టుమెంట్సు పియానో ఇలాగా ఫ్లూటు ఇలాంటివి వాటిని ఉపయోగించి ఒక గంట సమయం ఉపయోగించి నేర్చుకుంటారు డ్యాన్స్ అవన్నీ నేర్చుకుంటారు